మా ప్రాంతంలో సంక్రాంతి పండగ బాగా జరుపుకుంటారు ఈ పంట పండగ జనవరిలో జరుపుకుంటారు మరియు మూడు రోజులు ఉంటుంది ఇందులో సూర్య భగవానుడిని పూజించడం ఇళ్ళల్లో రంగోలీలతో అలంకరించడం గాలిపటాలు ఎగరవేయడం మరియు అరిసెలు వంటి సంప్రదాయ వంటకాలు వండడం చేయడం వంటివి ఉంటాయి ఇది కుటుంబ సభ్యులందరికీ మరియు పంటకాలానికి జరుపుకునే సమయం